స్విగ్గీ ఆర్డర్ యజమాని గారికి మేము ఆర్డర్ చేసాము మీ దాంట్లో ఫుడ్ ఆర్డర్ చేసాము దానిని రద్దు చేయమని మా రిక్వెస్ట్గా అడుగుతున్నాము ఎందుకనగా మేము సడన్గా కొన్ని కార్యక్రమాలవల్ల మా క్యాంప్ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో అయినా మేము దానిని రద్దు చేసుకోవాలని కోరుతున్నాము దయచేసి మా ఈ ఆర్డరుని రద్దు చేయమని వినయపూర్వకంగా ప్రార్ధించుకుంటున్నాము మీది స్పెషల్ రిక్వెస్ట్ క్రింద మీరు దానిని మమ్మల్ని గుర్తించమని మాకు మా ఆర్డరుని తిరిగి గుర్తు చేసి రద్దు చేస్తూ మా అమౌంట్ని మా దానికి ఆర్డర్ వెయ వేయమని రిక్వెస్టుగా కోరుకుంటున్నాము